మనం కొత్తగా పుట్టిన పసి పిల్లలకు మొదటి సంవత్సరంలో జరిపే ఎన్నో వేడుకలు ఉంటాయి వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు కూడా ఉంటాయి పుట్టెంటుకలు కానీ తొట్ల తొట్లలో వేయడము కానీ ఇంకా ఎన్నో నామ సంవత్సరం కానీ పేరు పెట్టడం కానీ అలా ఎన్నో వేడుకలు ఉంటాయి పిల్లలకు మనం ఎన్నో వేడుకలు చేస్తు ఉంటాము మొదటి సంవత్సరంలో మన ఆనందంలో అలా ఆనందంలో ఎన్నో వేడుకలు చేస్తుంటాం మొదటి సంవత్సరం అనేది ఒక గుర్తుండి పోయే సంవత్సరం ఎందుకంటే మన జీవితంలో ఒక మెమోరీగా ఉండిపోతుంది తొట్లల్లో వేస్తాము పుట్టెంటుకలు తీయడానికి వేరే వేరే ప్రాంతాలకు వెళుతు ఉంటాము దేవుని సన్నిధిలో మనం పిల్లలకు పుట్టెంటుకలు తీస్తు ఉంటాము ఇంకా మనం ఎన్నో వేడుకలను జరుపుతు ఉంటాము మొదటి సంవత్సరంలో పిల్లలకు ఇంకా మనం వేడుకలను ఒకటి మెమొరీలాగా గుర్తుండి పోయేలాగా ఇప్పుడు తీసి తీసి చేస్తూ ఉంటాను మొదటి సంవత్సరంలో మనం పసిపిల్లలకు ఎన్నో వేడుకలు జరుపుతు ఉంటాము మొదటి సంవత్సరంలో పేరుని పెట్టడానికి పంతులును పిలిచి అలాగే ఒక సందడిగా వేడుకగా చేస్తు ఉంటాము పుట్టెంటుకలు కూడా తీస్తు ఉంటాం మంచి దేవుని సన్నిధిలో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మన పసిపిల్ల వెంట్రుకలను ప్రసాదిస్తు ఉంటాము దేవునికి అక్కడ తీసిన వలే

ఆ సంతోషాన్ని పొందుతు ఉంటాము ఇంకా మనం వివిధ పుట్టిన సం మొదటి సంవత్సరంలో పిల్లలకు ఎన్నో వేడుకలు ఎన్నో సంబరాలు చేస్తు ఉంటాము మొదటి బర్త్డే కానీ మొదటి పుట్టిన సంవత్సరం పుట్టిన బ రోజు అయినా కానీ ఇలా ఎన్నో సంబలు సంబరాలు వేడుకలు ఎన్నో చేస్తు ఉంటాము అలా చేసినప్పుడే మనం అది మనకి ఒక గుర్తుండిపోయేలా ఉంటుంది వీళ్ పసిపిల్లలకు మొదటి సంవత్సరంలో పుట్టెంటుకలు పేరు పెట్టేటప్పుడు కానీ ఇంకా పుట్టెంటుకలు తీసేటప్పుడు తొట్లలో కూడా వేస్తాను అందరు కలిసి ఒక చోటుకు చేరి తొట్లలో వేస్తు ఉంటాము పసిపిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటారు ఆ సమయంలో